వరి వల్ల లాభమంటే వరి పైరు చెయ్యాలంటే పశువుల పేడేసి పశువులతో ఎక్కువ ఇద్ చేసి ఇదిగో ఇద్ చేస్తేనే పశువులతో పశువు పేడ పశువు ఆకు మా ఆకులు కొట్టుకోనొచ్చి పై అరుసు మీదేసి నాటితే దాని వల్ల వచ్చే వరి పంట సాగు బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడొచ్చి ఈ భూసారాలేకుండా అది లేకుండా ఇది లేకుండా ఈ పుత్తూరు ఎరువులు తెచ్చేసేది ఎరువులతో పండిచ్చేది దానికి రోగమొచ్చి రోగమొచ్చిన తర్వాత మళ్ళా మందులు కొట్టేది మందులు కొట్టినాక మళ్ళీ ఇంకొక రోగమొచ్చేది దానికి తెల్ల తెగులని ఇంకొక మందు కొట్టేది ఇట్లా అది అవుతావుందే గానీ దాని వల్ల ఇది లే ముందంతా మేం పెద్దోళ్ళంతా ఎట్ట చేస్తావున్నారంటే మంద పశు ఇది గొర్రెల మంద పెడ్తూ మళ్ళీ దిబ్బెరువు పశువుల పేడ పశువుల పేడ అడుసు దున్నాక మళ్ళా ఆకు అడవిలో నించి ఆకు తెచ్చి కొట్టి దాని మీద కుంది పోసి దున్ని నాటితే దాన్లో ఒక్కతూరి ఎరువేస్తే చాలు అంత ప్రయోజకం ఉండేది అప్పట్లో ఇప్పుడు క్యాంపస్ అనేసి ఎరువులనేసి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఆకు పాడు మురగపెట్టేసి అదీ కొంచముంది కానీ తెగుళ్ళు వల్ల ఇప్పుడు ఈ వచ్చే పొర ప్రమాదం ఏమంటే వరి పైరు చేసినా దాన్ని మనం చెయ్యాలి ఇద్ చేసినా దాని తె మందులు స్ప్రే చేయందే అది డెవలప్ అయ్యే రోగం పోయేది దాని వల్ల మన అనారోగ్యాలు కూడా కారణం వస్తావుంది అట్టనుకుంటే ఈ చెట్టు చేమా ఇవి అవి పెంచదాలనుకున్న పెంచినా దానికి కా కావ రోడ్డు సైడు చెట్లు అవి గవర్నమెంటు పెడుతూవుంది బాగుంటూ ఉన్నాయి మనం చేనుల్లో పెట్టాలన్నా కూడా దానికి వచ్చేదానికి దార్లు ఇబ్బందిక ఇప్పుడు మా చెట్టు మామిడి తోట మామిడి తోట్లంటే దానికి వచ్చే కొంచెం దోవలాంటి కైలుంటాయ్ దాంట్లో మామిడి చెట్లు పెట్టినా కూడా రావాలంటే దానికి కాపు సీజన్లో కాపు కాయిస్ కాయి రావాలంటే మోసవుతుందా మోస్ కాదు కాబట్టి బండ్ స్ బండ్లు సౌకర్యం లేకుండా అట్లా ఇబ్బందులైతే పడతా ఉంటాడు కాబట్టి ఏదో వరి పైరు వరి పైరనుకుంటే అట్లుంది ఇంక వేరే పైరనుకుంటే ఇంకా ఈ సన్ఫ్లవర్ అనుకున్నా సన్ఫ్లవరు వొచ్చి నాటి పైరు అయ్యేకాటికి పందులు పోరెక్కువైపోయ్ సపాయి చేసేసి దాన్ని తినేస్తావున్నాయ్ పందులు ఆ పైరు చేయలేకుండా పోతా ఉండాము ఇంక వరిసాగు రోగాలతోనే దాంతో చానా ఇబ్బందికరమైపోతా ఉంది కాబట్టి వరిసాగు అట్లే ఉంది ఇంక చెట్టు చేమా ఇవన్నీ పెడదామంటే ఈ చెట్టు చేమా కాడ కూడా కొంచెం ఇది దోవలు లేని లేకపోతే సత్తావుంటాయి ఆ దోవలు లేని కైలు కాడంతా వొచ్చి మనముండాలంటే కాదు కాబట్టి దాన్ని తె తేవాలన్నా దాన్ని దన్నా అయ్యేపని లే ట్యాక్టర్లో పోయి వేసుకోనొద్దామంటే ట్యాక్టర్ నేరుగా కైలోకి పోలేదు ఇంకొకడు దా పెన్సింగ్ వేసుంటాడు ముందర కయ్యోడు ఆ ముందర కయ్యోడు పెన్సింగ్ వేస్తే ఇంక ఎగదాల కయ్యోడికి దోవ లే

ఉన్నది దాని వల్ల కూడా కొంచెం రైతులికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చెట్టు చేమా పెంచే చేసేదానికి కూడా ఆ ఇబ్బంది ఉంది ఇప్పుడు వంకలు పాడు ఉన్నాయి ఆ వంకలుండేటప్పుడు ఆ గవర్నమెంటు ఆ వంకలను క్లీన్ చేసి దానికి ఆడాడ డ్రాప్లు కట్టి లెవల్ చేసి వదిలితే అది ఉంటుంది వర్షం వస్తుంది ఉండే మట్టి పాడు మొత్తం తీసు కొట్టకెళ్లుపోతుంది ఆ వచ్చిన మట్టిలో ఇసుక తయారైతే ఇసుక టాక్టరోళ్ళు అమ్ము అమ్ముకునేదానికి ఇదై పోతావున్నారు కాబట్టి ఇంకా అదే విధంగా ఆ కాలవలు వంకలు కానీ ఆడాడ డ్రాప్లు కట్టి నెలేసి దోవలు ఏర్పరిస్తే ఎనక్కయ్యోడు కూడా పైరు చేయగలుగుతాడు అప్పుడు సంపూర్ణంగా ఉంటుంది ఆ దోవల్లేని చేనికి చానా మంది ఇప్పటికీ ల్యాండ్సు బీడు పెట్టేస్తున్నారు ఆ దో ఆ ల్యాండ్స్ వల్ల వంకుండింది మాకు ఇంతకుముందు దగ్గిర దగ్గిరా ఇక్కడా మా నందిగామ నుంచి కోనప్ప గుంట వరకు వంక రోడ్డు సైడు ఉండేది దాన్లోనే మొత్తం పశువులు కానీ అన్నీ కానీ అదే దోవన పోతావుండేవి వస్తావుండేవి అన్నీ జరగతా ఉండేవి ఇప్పుడు ఆ వంక ఏమైపోయిందంటే రాళ్లు తేలిపోయి పైరు బచ్చ లేకుండా చానా ఇబ్బందికరమైపోతాంది కాబట్టి ఎదో దాన్ని కానీ ఒగొక అప్పుడప్పుడు రెడీ చేసుకుంటా చెట్టు చేమా కొట్టి మనం సిద్ధం చేసుకుంటే పైర్లు చేసే దానికి కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అదేదన్నా చూసి దాన్ని చేయాల్సిందిగా మీకు వినతిగా ఒక మాటతో నా ఒపీనియన్ నేను చెప్పుకుంటా వస్తావున్నాను కాబట్టి ఇంక పైరు చేయాల్సిన విధానం కూడా ఇది పరిస్థితులు కొన్నుండాయ్ కాబట్టి జరగతావుంది